అవునండి చెప్పండి ఏమి కావాలండి ఏమి కావాలి మీకు చెప్పరాా ఏ మోడల్ కావాలి చెప్పులు ఏ మోడల్ కావాలి బాట బ్రాండ్ ఒక నిమిషం ఆగండి చూపిస్తాను ఇవన్నీ ఇన్ని తీరులు ఉన్నాయి ఇక్కడ ఇదిగో ఈ మోడల్ ఈ మోడల్ ఈ మోడల్ ఏ తీసుకుంటారో తీసుకోండి ఇవన్నీసెలెక్ట్ చేసుకోండి ఒక నిమిషం ఇదిగో ఇది ఓకే ఫస్ట్ ఇవి సెలెక్ట్ తీసుకోండి ఇదిగో అండి చూసుకోండి ఇదిగో ఈ మోడల్ ఉన్నాయి ఇదిగో ఇవి న్యూ మోడల్ బాగుంటాయి ఇవి గోల్డ్ కలరా ఇదిగో ఇక్కడ రెడ్డు ఉన్నది ఓకే ఇది గోల్డ్ కలర్ చూడండి ఒకసారి ఏ మోడల్ ఏ మోడల్లో చూసుకుంటే అందులో కలర్స్ ఉన్నాయి అండి ఇస్తాం ఫైవ్ హండ్రెడ్ ఉన్నది

నా లేదు అవి అంతే ఫిక్స్ రేట్ కదా మరి ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి సైజు అన్నీసెలెక్ట్ చేసుకోవాలి కదా మేడం

వస్తుంది

సరే ఇదిగో చిన్నపిల్లలకి ఇవి బాగుంటాయి తీసుకోండి టూ టైప్ కావాలా ఇదిగో ఇవన్నీ అవే తీసుకోండి సెలెక్ట్ చేసుకోండి

బాబు షూస్కి సిక్స్ హండ్రెడ్

మీరు సెలెక్ట్ చేసుకోండి తగ్గేది ఏమి లేదు

ఓకే